అయ్యో నేను సిటీ పార్క్ వెళ్ళడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది డ్రైవర్ ఈ ట్రాఫిక్ చూస్తే అసలు మనం ఇప్పట్లో వెళ్ళేటట్టు కనిపిచ్చడం లేదు పైగా ఈ వర్షం ఒకటీ ఈ వర్షంలో ఈ ఆటోలు సైకిళ్ళు అన్ని ఆగిపోయాయి ఎక్కడికి ఎక్కడ మనం ఎప్పుడు వెళ్తాము ఈ నీళ్ళేంటి ఇంత పైకి వచ్చేసాయి అసలు డ్రైవర్ మనం వెళ్ళగలుగుతామా వెళ్ళలేమా వర్షం చూస్తే ఇప్పట్లో ఆగేటట్టు లేదు మనం ఈ ట్రాఫిక్లో ఇక్కడ విరుక్కుపోతామేమో కొంచెం ఫాస్ట్గా వెళ్ళవా డ్రైవర్ ఎలాగోలా చూసుకోని వెళ్ళూ